ప్రస్తుతం మనం చూసుకుంటే రాజకీయ పార్టీలు వాళ్ళు ఇచ్చే హామీలు మనం ఎంతవరకు నెరవేరుతున్నాయి అంటే కొంతవరకే నెరవేరుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తే పది హామీలు ఇస్తే అందులో సగం కూడా నెరవేర్చట్లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు హామీలు ఇచ్చే ముందు వెనకా ముందు ఆలోచించకుండా హమీలు ఇస్తూ ఉంటారు అది అది మనం నమ్మి మనం ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తూ ఉంటాం అలాగే రాజకీయ పార్టీలు అనేవి ప్రజలకు అండదండగా ఉండాలి చాలా సమస్యలు వాళ్ళ సమస్యలు ప్రజల సమస్యలతో పరిష్కరించేవాళ్ళు ప్రజల బాధలు అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఆమీలు నెరవేర్చకుండా ఉండడం వారు ఇచ్చిన హామీలకు చేస్తారు అని మనకు నమ్మకం కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనము రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడు

మనకి ఏదైనా దారి చూపిస్తారు అని మనం నమ్మి ఓట్లు వేస్తాం కానీ వాళ్ళు మనము నమ్మిన విధంగా మనం ఆలోచించిన విధంగా వారు చేయలేరు ఎందుకంటే

అలాగే మనం ప్రస్తుతం చూస్తే గవర్నమెంట్ ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేరలేదు